నేను ఎడ్యుకేషన్ లోన్ గురించి నాకు తెలుసు ఎడ్యుకేషన్ లోన్ నా స్నేహితులు తీసుకున్నారు ఎడ్యుకేషన్ లోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ లోన్ కావాలి అంటే మనము బ్యాంకు వద్దకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ లోన్ చాలా ఫినాన్షియల్ సంస్థలు ఇస్తున్నాయి ఎడ్యుకేషన్ లోన్ వల్ల చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది చాలామంది విద్యార్థులు మన దేశంలోనూ విదేశాలలోనూ చదువుకుంటున్నారంటే ఎడ్యుకేషన్ లోన్ చాలా ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్ లోన్ కావాలి అనుకుంటే మనం బ్యాంకుని కాని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ని కాని సంప్రదించవలసి ఉంటుంది వాళ్ళు సమ్ కొంచెం ఇంట్రెస్ట్ని తీసుకొని మనకి అమౌంట్ని ప్రొవైడ్ చేస్తారు ఆ ఎడ్యుకేషన్ లోన్ రెండు రకములుగా ఉంటాయి ఒకటి మన దేశపు లోన్ ఇంకొకటి విదేశపు లోన్ మనం విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలంటే మనకు విదేశాల నుంచి విదేశాల ఎడ్యుకేషన్ లోను కూడా మనకి ఇస్తారు దీని వల్ల మనము ఆయా విదేశంలోకి వెళ్ళి చదువుకొని అన్ చదివిన తర్వాత మన దగ్గర ఉద్యోగం ఉన్నప్పుడు మనం చెల్లించుకోవచ్చు అండ్ స్వదేశంలో కూడా మనం చదువుకున్నప్పుడు విద్యార్థులకు విద్యార్థి లోన్ ప్రొవైడ్ చేస్తారు ఎడ్యుకేషన్ లోన్ని తీసుకొని మనము మ నెలవారీగా కొంత అమౌంట్ని చెల్లించుకోవచ్చు అని ఎడ్యుకేషన్ లోను వల్ల మన భారత దేశంలోనూ ఇతరితర దేశాల్లోనే అందరూ చాలా ఉపయోగపడుతూ ఉన్నత స్థానానికి ఉన్నత విద్యకు తోడ్పడుతున్నారు